గత కొన్ని ఏళ్ళుగా వినోదం అనేది ఎలా ఉన్నది అంటే అప్పుడు ఆ సమాజాన్ని బట్టి ఆ పరిస్థితులని బట్టి వినోదం అంటే హాస్యం అంటే వినోదం అప్పుడు నాటకాలు చిత్ర బృందాలు అనేవి ఉండేవి ఇప్పుడు తోలుబొమ్మలాటలు వివిధ రకమైన ఇట్లా పప్పెట్ షో అని అంటే తెర పై తెర వెనుక ఇట్లా ఇప్పుడు డ్రామాలు వేయడం కానీ అంటే ఊళ్ళలో ఇట్లా దేవు అంటే ఆంజనేయుని వేషం కాడ కానీ భీముని వేషం వేయడం కానీ ఇలాంటివి మహాభారతం కానీ అంటే ఇలాంటివి కొన్ని వేషాలు వేసి అలాంటి నాటకాలు వేసేవాళ్ళు అలానే నాటకాలు వాళ్ళు చేసేవాళ్ళు అంటే అందరు ఒక్కదగ్గర కూడి వాళ్ళందరు వాళ్ళ వినోదం అనేది చేసే వినో వినోద వినోదాద్మకంగా అన్నింటిని చిత్రీకరించే వాళ్ళు ఇప్పుడున్న వినోదం ఏంటంటే టీవీలల్లో కానీ స్మార్ట్ ఫోన్లల్లో కానీ కంప్యూటర్లో కానీ ఇవన్నీ వచ్చినాయి ఎందుకంటే దాని వల్ల దీని వల్ల ఏం మార్పు వచ్చింది అంటే అప్పుడున్న వినోదం ఏంటంటే ప్రజలందరు కలిసి వాళ్ళు దాన్ని దాన్ని వీ అందరు కలిసి దాన్ని చేసుకొనే వాళ్ళు వినోదం అనేది వాళ్ళు ఓ క్రియేట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే మన ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే టీవీలల్లో అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంతంగా వాళ్ళు టీవీలల్లో చూసుకుంటుండు ఎవడు వాడు ఆ ఫోన్లలో చూసుకుంటుండు లేకపోతే అంటే అప్పుడు ఉన్న అప్పుడు ఏమో వాళ్ళందరు ఒక్క దగ్గర కూడి వినోదం అనేది సృష్టించే వాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే నీవు నీది నీదే నాది నాదే అంటే ఎవరిదగ్గర వాళ్ళకిక ఎవరి సొంతం ఎవరిదగ్గర వాళ్ళు వాళ్ళు వాళ్ళే వినోదం అనేది చూసుకో జరిగుతుంది ఇక అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉండడం జరిగింది ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు అప్పుడు చాలా బాగా అందరు ఒక్కదగ్గర ఉండి జానపద గీతాలు జానపద గేయాలు వాళ్ళు ఒక్కదగ్గర నిలబడి డ్యా వాళ్ళు అందరు కలిసి ఒక దగ్గర వినోదం అంటే చిందులు చిందులు కానీ వాళ్ళు డ్యాన్స్ చేసే వాళ్ళు ఒకరిపై ఒకరు జోకులు వేసుకునే వాళ్ళు ఇలాంటివైతే అయితే అప్పుడున్న వినోదం అనేది ఒక మంచి అనుభూతిని మన జనాలకు కలగజేస్తుంది కానీ ఇప్పుడుఉన్న ఏంటంటే వెళ్ళామా చూశామా అయిపోయిందా అలాంటిది అంటే సొంతంగా వాళ్ళ ఫోన్లో వా వాళ్ళ దగ్గరున్న వస్తువులో చూసుకోవడం జరుగుతుంది అంత అంటే అప్పుడు తరమే బాగుండే ఇప్పుడు అంత మంచిగా లేదు ఎందుకంటే ఎవరు వాళ్ళు బిజీ అయిపోయారు అప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి జనాలు ప్రేమతోటి ప్రేమాత్మకంగా ఉండేవాళ్ళు ఒకరికొకరు ప ప్రేమాత్మకంగా చూసుకునే వాళ్ళు వా అంటే వీళ్ళందరు కలిసి వినోదం అనేది సృష్టించే వాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు ఏం చేసిన ఎవరికి వాళ్ళు జరుగుతుంది ఇట్లా చాలా వరకు ఇట్లా జరగడం జరిగింది ఇప్పుడు మనము ఇపుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే వినోదాత్మకమైన చిత్రాలు వస్తున్నాయి వినోదం అనేది టీవీలల్లో కానీ స్మార్ట్ ఫోన్లలో కానీ కంప్యూటర్లో కానీ అనేవి చిత్రీకరించబడుతుంది కానీ అప్పుడు తెర వెనుక ఊళ్ళలో నాటకాలు భాగవతాలు ఇట్లా ఇట్లా బాగా ఏమంటారు ఊళ్ళలో వచ్చే సాములు వి లేకపోతే వివిధ రకమైన నాటకాలు వేసి వివిధ రకమైన వేషాలు వేసి ఇలాంటివి వినోదమైనవి వినోదాత్మక వంటి అంశాలని సృష్టించే వారు కానీ అప్పుడు జనాలు అందరు ఒక దగ్గర చేరి వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ ఉత్సాహాన్ని పెంచుకోని వాళ్ళు వినొ వినోదానాన్ని వినోదాన్ని గట్టిగా వాళ్ళు జరిపించగానే వినోదాన్ని ఆనందించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు చేయాలా వద్దా అనేది ఆలోచన పైన ఇట్లా జరగడం జరిగింది కానీ ఇప్పటికి అప్పటికి మార్పేందంటే అప్పట్లో ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు జనాలకి అప్పట్లో స్మార్ట్ ఫోన్లు లేవు టీవీలు లేవు ఏం లేవు కాబట్టి జనంతోటి జనం అంటే ఒక మనిషి తోటి ఒక మనిషి మాట్లాడుకునే వాళ్ళు అంటే ప్రేమ వాళ్ళు పిలుచుకునేవాళ్ళు అప్పుడు ఏమైనా దగ్గర దగ్గరననే అప్పుడు ఇట్లా దూరంగానే మాట్లాడుకొనే ఫెసిలిటీస్ లేవు కానీ అప్పుడే మంచిగా ఉండే అందరు ప్రేమతోనే ఉంట్రి కొద్దికానీ ఇప్పుడు చుట్టాలు అందరు ఒకదగ్గర కలిసినారు అనుకో ప్రేమ అనురాగం అలాంటివి బాగుంటుంది అందరు ఒకదగ్గర ఉంటారు కాబట్టి అందరు ఒక్కటే అన్నట్టే ఒక్క విధంగా బావిస్తుండే చాలా బాగుందే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే అంటే ఇప్పుడు అంతా ఎవరు ఎవరు పట్టించుకోవడం కానీ ఎవరు ఎవరిని పట్టించుకోవడం అంటే వాళ్ళ సొంత వాళ్ళ సొంతంగానే ఇక పోవడం కానీ వెళ్ళడం చూడడం వినోదాత్మకంగా అంటే ఇప్పుడు అనేది చాలా తగ్గిపోయింది అప్పుడు జానపద గేయాలు పొలాలల్లో వివిధ ల వివిధ నాటకాలు తోలు బొమ్మల ఆటలు ఇట్లా వివిధమైన ఆటలు కొనసాగించేవారు అందువలన అప్పుడున్న సమ అప్పుడున్న దానికి ఇప్పుడున్న దానికి చాలా మార్పు అనేది చాలా జరిగింది ఎందుకంటే అప్పుడు అందరు కలిసి ఉండేవారు ఇప్పుడు అనేది ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు ఇట్లా చాలా వరకు ఇట్లా జరగడం జరిగింది